ఎవరు చెప్పండమ్మా రీప్లేస్ చేస్తారమ్మ దాన్ని రీ రీ రీప్లేస్ చేస్తాంలేమ్మ అంటి తిరిగి ఇస్తాం అన్నమాట

సెలెక్ట్ అది అదే వెనకి వెనకి తీసుకుని మళ్ళా రీప్లేస్ చేస్తాంలేమ్మ ఇంకోటి ఇస్తాంలేమ్మ

తప్పకుండా అమ్మ